హలో మేడం అదే మేము మీ స్టూడెంట్ మేడం మేము శ్రీ చైతన్య మేడం స్కూల్ స్టూడెంట్ మేడం నేను

సిద్దు మేడం

అంటే మేడం నాకు సిక్ మేడం బాగాలేదు మేడం నాకు అందువల్ల రావట్లేదు మేడం నేను స్కూల్కి అంటే మేడం నాకు అంటే నా కాలు ఫ్రాక్చర్ అయింది మేడం అందువల్ల నేను రాలేకపోతున్నాను మేడం మేడం అంటే ఈ సారి నుం నేను ఈ సారి నుంచి మార్చుకుంటాను మేడం మేడం ఈ సారి మార్చుకుంటాను మేడం ఖచ్చితంగా మా ఫాదర్తో వస్తాను మేడం నేను వచ్చి ఇ అది దాని గురించి మాట్లాడతాను మేడం

వస్తాను మేడం సరే ఖచ్చితంగా స్కూల్కి తీసుకుని రమ్మంటాను ఓకే మేడం